మేము అయితే మధ్యానం భోజనానికి దాదాపుగానైతే మా ఇంట్లో నైతే అన్నామును కూరే ఉంటుంది అంటే ఎప్పుడు తినేదే ఇట్లా మధ్యాహ్నమైన రాత్రికైనా అన్నం కూరే ఆ సాధారణంగా అయితే సాంబార్ చేసుకుంటాము లేదంటే బెండకాయను వంకాయను ఫ్రైయో ఎక్కువ శాతం అయితే ఇవి ఉంటాయి లేదు సండే వచ్చిందంటే ఆ ఇక నాన్ వెజ్ తెచ్చుకుంటాం చికెన్ అన్నా మటన్ అన్నా ఫిష్ అన్నా ఏదో ఒక తెచ్చుకుంటాము ఇంకా నై రాత్రి ఏం తింటామంటే అప్పుడప్పుడు ఏదో ఒక్కసారి చపాతి చేసుకోవడమో లేదనంటే జావనన్న రాగి జావనన్న ఏదో ఒకటి చేసుకుంటాం రాత్రి భోజనానికి కానీ మధ్యాహ్నం మాత్రం సాధారణంగా రైస్ ఇంకా ఏదన్నా కర్రీ తీసుకుంటాం ఇంకా నైట్ వచ్చేసరికి ఒకవేళ నైట్ వీలయితే ఒక వేల మాకు గిట్ల టైం ఉంటే చెపాతి చేసుకొని తింటాం అంతే లేదు అంటే రాత్రి కూడా అన్నమే వండుకోవాలి ఇక రాత్ర అంటే ఎక్కువ తీసుకో కాబట్టి లైట్గా వెజిటేబుల్స్ రైస్ ఏదో ఒకటి చేసుకొని తింటాం